ఫోటోగ్రఫీలో పట్టా పొందే కొన్ని జాతీయ లేదా అంతర్జాతీయ విద్యాసంస్థలు పేర్కొనండి అంటే వీటిలో చాలా ఉన్నాయండి మన జాతీయ పరంగా చూసుకుంటే ఏమిటంటే ఒకటి ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైడ్రాబాడ్ ఈ సంస్థ అనేది ఏంటంటే ఫోటోగ్రఫీలో పట్టా అనేది ఇస్తుందండి దానితో పాటు ఏంటంటే ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇది కూడా ఏంటంటే మన ఈ మన దేశంలో అయితే ఇది కూడా ఒక మంచి పేరు పొందిన విద్యా సంస్థ అండి దీనితో పాటు లైఫ్ అండ్ లైట్ అకాడమీ ఊటీ ఇది కూడా ఏంటంటే ఒక మంచి సంస్థ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫోటోగ్రఫీలో ఎవరైతే నైపుణ్యాన్ని పొందాలని అకుంటున్నారో వాళ్ళందరు అక్కడ వెళ్ళి జాయిన్ అవడం జరుగుతుంది వాళ్ళకి వీలైతే పట్టా అనేది ఇస్తున్నారండి దానితో పాటు ఏంటంటే ఇంకొకటి అంతర్జాతీయ పరంగా అయితే ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ సంబంధించి కొన్ని విద్యాసంస్థలు ఉన్నాయండి వాటిలో ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ అండ్ ఆర్ట్స్ అది ఒక మంచి పేరు పొందిన ఇన్స్టిట్యూట్ అండి ఇందులో అనేక సం సంవత్సరములు అనేక మంది పట్టా పొంది ఎవరికైతే ఈ ఫొటోగ్రఫీ పట్ల నైపుణ్యత కావాలని అకుంటున్నారో ఇంకా నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వీళ్ళందరు ఏంటంటే ఇందులో పట్టాలైతే పొందుతున్నారండి